ఏమ్మా ఎవరు మాట్లాడేది అవును అమ్మ

సరే మీరు వచ్చి చూడండి మంచి వస్తువులను కోరుకోండి ఒక్కొక్క వస్తువు పైన పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఐదు పర్సెంట్ అట్ట తగ్గిస్తాం తల్లిపాటు తగ్గుబాటు ఉంది కాబట్టి మీరు వచ్చి చూసి ఏ వస్తువు కావాలని చెప్పినారు అంటే మేము లెక్క పెడతాం దానికి రేట్లు వేస్తాం కదా

ఇప్పుడు ఇప్పుడు సంక్రాంతి సీజన్లో మంచి సామానులు వస్తున్నాయి అమ్మ మీరు అన్నింటి పైన తగ్గుబడి ఉంటుంది మీరు వచ్చి సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ రావల్సి ఉంటే రేట్లు వేసుకుని చూసుకునే దాంట్లో ఉంటుంది ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు ఫోన్ చేయండి

సరే అమ్మ బాగున్నాం అమ్మ మీరు తొందరగా రండి